వార్తల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ఎక్కువగా చూపించడం లేదు ఎందుకంటే గ్రామంలో ఏమేం జరుగుతుందో ఎవరికి ఏమి తెలియడం లేదు అనేకమంది అనేక బిడ్డలతో ఎంతో బాధపడుతున్నారు చాలా మందికి ఇళ్ళు లేక అలాగే వాళ్ళకి తినటానికి తాగడానికి అలాగే అవసరానికి ఏమీ లేనట్టు అనేక మందికి తెలియడం లేదు అది ఎందుకంటే పెద్దపెద్ద ప్రాంతాల్లో అనేకమంది డబ్బున్న వాళ్ళే ఉన్నారు అలాగే పొలిటిషన్స్ ఉన్నారు అవే చూపిస్తున్నారు కానీ ఇలాగ నిరుపేదలు ఉన్నారని ఎవరికీ తెలియడం లేదు ప్రజల్లో మాలాంటి పేదలు ఉన్నారని కూడా తెలియాలని వార్తలకి మేము అడుగుతున్నాము ఎందుకంటే మేము ఎంతో కష్టంతో బతుకుతున్నాము ఇక్కడ మాకు అనేకమంది కష్టాలని పడుతూ తినడానికి భోజనం లేకపోయినా ఒక రోజు తింటూ ఒకరోజు లేకుండా అలాగే పనులు కూడా ఉండడం లేదు ఇలా అనేకమంది బెడ్లో ఎంతో బాధపడుతున్నారు అలాగే హాస్పటల్ కూడా లేవు ఇలాగ ప్రభుత్వాన్ని మేము మా మా ప్రాంతంలో కూడా ఇలా వార్తల్లో చూపించాలని మేము కోరుకుంటున్నాం